హలో అదే మీరు ఓంకార్ పేరెంటా ఏమి లేదు మేము టూర్కి వెళ్తున్నాం ఇట్లా కాంపిటీషన్ ఉంది పిల్లలు అది పాటల కాంపిటీషన్ ఉంది అందులో పార్టిసిపేషన్ చేస్తాడు ఏమో అని తీసుకు వెళ్దాం అని అనుకుంటున్నాం అమ్మ మీ బాబు బాగా చదువుతాడు కానీ అన్నింటిలో కూడా ఉండాలి కదా పాటలలో ఉండాలి ఆటలలో డాన్స్లో అన్నింటిలో ఉండాలి అందుకని తీసుకుపోదాం అని అనుకుంటున్నాము మీరు ఏమంటారో అని వస్తుర్రమ్మ మీ బాబు మంచిగా చదువుతాడు అందుకు తీసుకుపోదాం అని అనుకుంటున్నాను టూర్ కూడా టూర్ కాదు కాంపిటీషన్ ఉంది పాటల పోటీ అందుకని అడుగుతున్నాం మంచి పాట పాడతాడు మంచిగా పాడతాడు పాటలు మంచిగా పాడతాడు పెద్ద సర్టిప్ కాంపిటీషన్ ఉంది పెద్దది కాంపిటీషన్ ఉంది అందులో పాటిస్పేట్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కదమ్మ మీ కొడుకుకు మీకు మంచి పేరు మీ చదువు బాబు నేను చూసుకుంటాను అమ్మ అది నా బాధ్యత చదువు ఇప్పుడు అయితే మంచిగా చదువుతున్నాడు అందుకే పాటలలో తీసుకుపోదాం అని అనుకుంటున్నాం పోటీలలో మీకు ఏమి లేదమ్మ మంచిగా చదువుతాడు మీ బాబు మంచిగా చదువుతాడు అందుకని అక్కడికి తీసుకుపోతే మీకుమంచి పేరు వస్తుంది కదా పాటలు మంచి పాడతాడు అందుకని ఇదిగో ఈ రెండు మూడు రోజులలో వెళ్ళాలి అమ్మ పెద్ద కాంపిటీషన్ ఉంది పాటలది అందుకని తీసుకు వెళ్తే మీకు మంచి పేరు వస్తుంది టూర్లు అవి ఇవి కాదు కదమ్మ ఇవి మంచిగా మీకు మంచిగా సర్టిఫికేట్ వస్తుంది చదువు నా బాధ్యత సరేనా అడగండి ఒకసారి మీ ఇంట్లో సరే మంచిది ఓకే